అవునండి మా దగ్గర హాలో బ్రిక్స్ దొరుకుతాయి సార్ మా దగ్గర త్రీ ఫోర్ టైప్స్ త్రీ ఫోర్ టైప్స్ ఉంటాయి సార్ మా దగ్గర సైజెస్ బట్టి సార్ సైజెస్ వేరే వేరే సైజెస్ ఉంటాయి దానిలో కూడా హై క్వాలిటీ నార్మల్ క్వాలిటీ రెండు రకాలు ఉంటాయి సార్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీకు ఇస్తాం సార్ మీరు ఎప్పుడు కడతారు సార్ ఇల్లు అప్రాక్స్మేట్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇల్లు

స్లాబ్ కూడా అయిపోయింది ఓకే అవును సార్ సైజెస్ ఏమి చుస్తారు లైట్ లైట్వెయిట్ చూస్తారా హెవీవెయిట్ చూస్తారా ఏమన్న అవును సార్ లైట్వెయిట్ బాగుంటుంది లైట్వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్ లైట్వెయిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది సార్ హెవీవెయిట్లో మంచి క్వాలిటీ కావాలంటే దాదాపు ట్వంటీ రూపీస్ పర్ బ్రిక్ అవుతుంది సార్ అప్రాక్స్మేట్లీ పర్ బ్రిక్ సార్ లైట్వెయిట్ అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వరుకు అవుతుంది అవును సార్ సిమెంట్ బ్రిక్స్ సార్ లేదు లేదు సిమెంట్ బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ దాంట్లో ఏమిటి దాంట్లో ఏంటంటే రెండు మూడు రకాలు ఒక సిమెంట్ కాకుండా రెండు మూడు రకాలు మేము ఇంకా వేరేవి కలుపుతాము అన్నమాట ఓకేనా దుబ్బా ఎడ కాకుండా మేము ట్రాక్టర్స్లో నుంచి తీసుకు వచ్చిన దుబ్బా లైట్ వెయిట్ అయితుంది అది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది ఇది సైజు బట్టి ఉంటుంది సార్ ఇది సైజు బట్టి ఉంటుంది ఇది ఓకే సార్ ఏరియా సార్ మీది అలాకాదు ఎన్ని దుబ్బలు చెప్పండి అప్రాక్స్మేట్లీ ఓకే సార్ డన్ రైట్ సార్ రైట్ పర్లేదు దాదాపు మీకు ఒకటి టెన్ అండ్ లేకపోతే సిక్స్ టు సెవెన్ ట్రాక్టర్స్ అన్నా పడతాయి సార్ ఒక్కొక్క ట్రాక్టర్లో మీకు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ బ్రిక్స్ ఉంటాయి సార్ అది కూడా నేను మీకు నేను మీకు మీకు ఏమంటారు సార్ లైట్వెయిట్ వేస్తున్నాం అది కూడా నాలుగు నాలుగు సైజు బట్టి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి సార్ అమౌంట్ కూడా అవే పెద్దవి కావాలంటే అమౌంట్ పెద్దగా అవుతుంది అవే చిన్నివి కావాలి అంటే చిన్న అమౌంట్ అవుతుంది సార్ అట్లా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చెక్ చేసుకున్న తర్వాత తరువాత మీ గోడలు సైజు మీ గోడలు ఐమీన్ ప్లాస్టర్ చేసి దాదాపు మీకు స్టార్ట్ సిక్స్ టు సెవెన్ ట్రాక్టర్స్ పడతాయి ఒక్కొక్క ట్రాక్టర్లో మూడు వందలు ఇటుకలు వస్తాయి సార్ అప్రాక్సిమేట్లీ సార్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు మూడు వందలు అప్రాక్సిమేట్లీ

సార్ చేసాను సార్ సైజులు చేస్తాను దాని కింద రేట్ వేస్తాను రేట్ మేనేజ్మెంట్ ఏమి కాదు సార్ మీరు చూసుకోండి చూసుకున్న తరువాత మనం కూర్చుని మాట్లాడుకుందాం నెగోషియబుల్ మీకు వాట్సప్ చేస్తాను ఇదే నెంబర్ కదా సార్ మీది ఇదే నెంబర్కి వాట్సప్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తరువాత చూద్దాం సార్ డన్ సార్ డన్ రైట్ సార్ రైట్ సార్